మేము అయితే పాత తరం లెక్కన వస్తాం అండి ఇప్పుడు కొత్త తరం అనేది ఏంటంటే చాలా వాటికి కొత్త తరానికి పాత తరానికి ఎన్నో తేడాలైతే ఉన్నాయండి నేను ఈ మధ్య సమస్య అతను నిర్వహించే సహజం ప్రయత్నించిన మాతరంలో భాగం అంటే అవునండి నేను కూడా ఎందుకంటే ఒక పా రెండు తలాలకి పాత తరానికి మా ఈ కొత్త తరానికి మధ్యలో ఎంతో వ్యత్యాసం ఉందండి ఎన్నో ఎన్నో తేడాలు కూడా ఎన్నో ఉన్నాయి ఈ తరాల మధ్య తేడాలని చెప్తారా అంటే పూర్వం మన వాళ్ళు అంటే ఏ పని చెప్పినా సరే వాళ్ళు ఎంత మటుకైనా సరే వాళ్ళ లక్ష్యం సాధనలో ఎంతైతే ఎంతకైనా తెగించి చేసే వారు వారు ఏదైనా సరే వాళ్ళ సొంతంగా అయితే వాఋ అన్నీ చేసుకోవడం జరిగేదండి కానీ ఇప్పుడు తరం వాళ్ళ ఏంటంటే అంతా మిషన్ మిషన్కు సంబంధించిన తరంలాగా అయిపోయింది ఏంటి ఇదంతా ఒక టీ కాచు కోవాలన్నా టీ కాచుకోవడం రాదు లేకపోతే ఒక వంట అంత ఎందుకండి మా పిల్ల మా త నా కొడుకు వాళ్ళ పాపకి కూడా ఇవన్నీ ఏం రావండి అవన్నీ యూట్యూబ్ అంటారు వాళ్ళు మన పూర్వీకులు అనుకోండి దగ్గర కూర్చోపెట్టి ఆడవాళ్ళు వంటలని నేర్పేవారండి కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఆధునిక ప్రపంచం ఉంది ఆధునిక టెక్నాలజీ పరంగా ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే చాలా సింపుల్గా అంటే ఏదైనా మనకు అనుకోండి మనం ఏదైనా వండాలంటే దాన్ని రెండు మూడు సార్లు వండిన తర్వాత కానీ సరే మనం ఎవరికి పెట్టే వాళ్ళం కాదు అయితే మొదటిసారి వండినప్పుడై పెట్టడం నెక్స్ట్ అలాగే ఎక్కువగా పని చేయలేకపోవడం ఎందుకంటే పూర్వం ఆడవాళ్ళు అందరు చాలా ఎన్నో ఎన్నో ఎంతో సేపు మగవాళ్ళనా సరే ఆడవాళ్ళ అన్నా సరే ఎంతోసేపు పొలంలో పనిచేసిన తర్వాత ఇంటికి వెళ్ళారండి ఇప్పుడు తరం చూసుకుంటే కొద్ది సమయం కూడా పనిచేయలేకపోతున్నారు అండి మహా అయితే ఒక అరగంట కూడా సరిగా నించోలేకపోతున్నారు అండి ఆరోగ్య పరిస్థితులు ఏంటంటే ఎంతో తేడా వచ్చింది ఆరోగ్య పరిస్థితులు కాదండి వాళ్ళు చేసే పని విధానం ఇవన్నీ కూడా ఎన్నెన్నో ఎంతో తేడా అయితే మనం గమనించగలిగాం అండి ఈ రెండు తరాలకి మధ్యన ఉన్న ఈ దీన్ని ఆపాలంటే కొంచెం కష్టం కానీ కానీ మరి తప్పదు కదండి అం అందరు తరాల వాళ్ళు ఉండే ఒకే ఇంట్లో ఉండాలంటే మరి కొన్ని కొన్ని వాటిలో ఖచ్చితంగా ఇలా సర్దుకుపోవడం అనే భావం ఖచ్చితంగా ఉండాలి తప్పదండి అది